హలో కళ్యాణి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అలా అని ఏం లేదులే మేము ఈడ తిరుమలకి రావాలని అనుకుంటున్నాను అదే అదే నాకోసం ఒక హెల్ప్ చేయగలవా నాకోసం అది గుడికి టికెట్ బుక్ చేయగలవా ఒక ఫోర్ టికెట్స్

ఒక ఫిఫ్టీన్ టూ సిక్సటీన్ అలా

లేదు నేనేమి నేను ఒక్కదాన్నే రాలేదు కదా మా ఫ్రెండ్స్ అంత వస్తున్నారు అందుకని ఇంట్లో అంటే బాగుండదు కదా హోటల్ బయట ఏమైనా బుక్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది

అవును అవును దర్శనానికి కూడా బుక్ చేసేయి టికెట్స్ త్రీ హండ్రెడ్ టికెట్స్ బుక్ చేసేవి కళ్యాణి

సరే ఓకే సరే కళ్యాణి థ్యాంక్ యూ